ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి దాని జనాభా మరియు వైవిధ్యాన్ని చాలా విధాలుగా ప్రతిబింబిస్తుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష ప్రధాన భాష ఇది భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కనిపించదు అయితే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఇతర భాషలు కూడా మాట్లాడబడతాయి వీటిలో కన్నడ తమిళం మరియు ఒరియా ఉన్నాయి ఈ భాష వైవిధ్యం ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో కనిపిస్తుంది ఉదాహరణకు కోలాటం వంటి కొన్ని సాంప్రదాయ నృత్యాలు కన్నడ మరియు తమిళ సంస్కృతుల నుండి ప్రభావితం అయ్యాయి ఆంధ్రప్రదేశ్లోని ఆహారం భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కనిపించే ఆహారం నుండి కొంతవరకు భిన్నంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని ఆహారంలో ఉల్లిపాయలు వెల్లుల్లి మరియు మసాలాలు ఎక్కువగా ఉంటాయి ఆ ఆహరం వైవిధ్యం ఆ ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో కనిపిస్తుంది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలకు ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేక సాంప్రదాయ కళలు ఉన్నాయి వీటిలో కొన్ని భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కనిపించవు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ద సాంప్రదాయ కళలలో తోలుబొమ్మలు హరికథ మరియు కళాకృత్తులు ఉన్నాయి కళాత్మక నేపథ్యం భారత్ ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో కనిపిస్తుంది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన తోలుబొమ్మలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని పురుషులు సాధారణంగా ధోతి పంచ లేదా కుర్తా పైజామా ధరిస్తారు మహిళలు సాధారణంగా శారీ లంగా చీరా లేదా శారీ ధరిస్తారు ఈ దుస్తులలో కొన్ని భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కనిపించే దుస్తుల మాదిరిగా ఉంటాయి మరి కొన్ని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనవి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో మహిళలు కుచ్చెలు లేదా సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఒక సమగ్రమైన మరియు వైవిధ్యమైన సంస్కృతి ఇది దాని జనాభా యొక్క వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది